గుడ్ ఈవినింగ్ మ్యామ్ చెప్పండి ఎవరు ఓకే మ్యామ్ చెప్పండి ఇప్పుడేనా మ్యామ్ లీవ్ మ్యామ్ పిల్లలకి ట్వంటీ థర్టీ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మ్యామ్ ఇప్పుడే వెళ్ళాలా మీరు వస్తున్నారు కానీ మ్యామ్ బాగా ఉంటుంది ఇగ మేడం కానీ పిల్ల ఎగ్జామ్ కూడా ఉన్నయిగా మ్యామ్ వాళ్ళ మీద స్ట్రెస్ పెట్టడం ఎందుకు మ్యామ్ వేరే డేస్లో ఫిక్స్ చేసుకు పోయారా మ్యామ్ మరి లేదు మ్యామ్ అప్పుడే రాయాలి మ్యాండేటరీ మరి మీరు తొం వెళ్తే తొందరగా రావటానికి ట్రై చేయండి మ్యామ్ మరి టూ డేస్ గ్యాప్ ఉంటుంది మరి మళ్ళీ తలపైన స్ట్రెస్ టూ డేస్ గ్యాప్ ఉంటుంది మ్యామ్ మీరు ట్వంటీ ఎయిట్కి వస్తాను అంటే తొందరగా రావడానికి ట్రై చేయండి చదువుతారని మనం వదిలేయలేము కదా మ్యామ్ ట్రిప్ ట్రిప్కి వెళ్ళి మళ్ళీ తను ఫియర్ ఓకే మ్యామ్ ఇస్తాం మ్యామ్ మరి తొందరగా వస్తాను అంటే ఇస్తాం మ్యామ్ లేదు మ్యామ్ ఫిక్స్ మ్యామ్ థర్టీ నుంచి అందరికి స్పెషల్గా మీ ఒక అబ్బాయికి రాయిపించలేము కదా మ్యామ్ ఓకే మ్యామ్ అవును మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్